నమస్తే అండి నా పేరు రవలి నేను ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాను మీరు మీరు మౌనిక బ్యూటీ పార్లరేనా అండి నాకు ఫేషియల్ కావాలి అండి మీరు ఎంత కాస్ట్ ఉంటుందండి ఫేషియల్

ఓకే మేడమ్ ఐబ్రోస్ అవన్నీ చేస్తారా ఓకే అండి నేను ఒక గంటలో వస్తాను ఓకే థ్యాంక్ యూ